నేను ఎక్కువగా నా వాహనాన్ని ఎక్కువగా ఉపయోగించే వాడిని ముఖ్యంగా నాకు నా బైకు ఉంది ఆ బైకు మీద నేను ఎక్కువగా రవాణా శాఖ వాడే వాడిని రవాణాగా కింద లేదంటే కనుక కొన్నిసార్లు నేను ఆఫీస్కి కానీ లేదంటే నాకు ఒక సంబంధించిన ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్ళాలి అంటే కనుక ఆర్టీసీ వాహనాన్ని కానీ లేదంటే కనుక ఆ దగ్గరలో ఉన్న ఆటోలని కానీ సంప్రదించి నేను వెళ్ళే వాడిని అలానే కొన్నిసార్లు రే నా బండి కనుక ట్రబుల్ కనుక ఇస్తే కనుక ర్యాపిడో కానీ లేదంటే కనుక ఊబర్ కానీ బుక్ చేసి నేను ప్రయాణించే వాడిని ప్రయణిస్తాను